మీ కాలేజ్ డేస్ కానీయ్యండి కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్ డేస్ కానీయ్యండి దాని విషయం గురించి చెప్పండి మా కాలేజ్ డేస్లో అండి నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నన్ను మా నాన్న అన్నయ్య వాళ్ళు హాస్టల్లో వదిలి వెళ్ళారు నన్ను హాస్టల్లో వదిలి వెళ్ళగానే నేను నేను చాలా భయపడ్డాను బాధపడ్డాను నాకు ఎవరు పరిచయం అవుతారో లేదో అని అనుకున్నాను ఎవరైనా పరిచయం చేసుకోవాలో అర్థం కాలేదు కానీ నాకు ఇద్దరు మొదటి రోజు పరిచయం అయ్యారు వారు పేరు ఒకరు సుకన్య సుజాత ఫ్రెండ్స్ అయినారు తర్వాత రెండవ రోజు ఇంకో ఇద్దరు పరిచయం అయినారు ఆ విధంగా నాకు రోజురోజుకు అందరు పరిచయం చేసుకోవడం జరిగింది నెల రోజులు వరకు చాలామంది ఫ్రెండ్స్ అయినారు నాలుగు గంటల ఉద్ ఉదయం నాలుగు గంటలకు లేవడం తయారు కావడం ఐదు గంటల నుండి ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పని వాళ్ళకు మేము సహాయం చేసేవాళ్ళం ఏడున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు టిఫిన్ చేసి చేసేవాళ్ళం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు జరిగేవి ఒంటి గంట నుండి రెండు గంటల వరకు లంచ్ చేసేవాళ్ళం మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి క్లాసులు స్టార్ట్ అయ్యేవి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగేవి అప్పుడప్పుడు మా ప్రిన్సిపాల్ గారు క్లాసులు తీసుకునేది సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల వరకు ఆడుకునేవాళ్ళం పాడుకునే వారం ఫ్రెండ్స్తో చాలా విషయాలు మాట్లాడుకునే వారం ప్రతి ఒక విషయం చెప్పుకునే వాళ్ళ ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు డిన్నర్ చేసే వారం తినడం అయిపోగానే క్లాస్ రూమ్కి స్టడీ అవర్స్కి వెళ్ళే వాళ్ళము వెళ్ళే వాళ్ళం చదవడం రాయము రాయడము బొమ్మల గీయడము చేసేవాళ్ళం పది గంటల వరకు స్టడీ అవర్స్ ఉండేది పది దాటిన తర్వాత పడుకునే వాళ్ళం మళ్ళీ ఉదయం నాలుగు గంటలకే లేవడం జరిగేది ప్రతిరోజు అదే విధంగా జరిగేది ప్రతి ఆదివారం హాస్టల్కి ప్రతి ఆదివారం హాస్ ప్రతి అమ్మ నాన్న వాళ్ళు వచ్చేవారు వారితో మాట్లాడి కాలేజీ విషయాలు హాస్టల్ విషయాలు వారితో చెప్పుకునే దానిని క్లాస్లు బాగా జరుగుతున్నాయని అవి నాకు చాలా అర్థమవుతున్నాయని హాస్టల్లో భోజనం మంచిగా ఉంటుంది రుచికరంగా అని చెప్పేదాన్ని చాలామంది నాకు ఫ్రెండ్స్ అయినారు అని అన్నీ విషయాలు చెప్పే దానిని ఆ విధంగా నెలలు గడిచాయి సంవత్సరం గడిచింది పరీక్షలు కూడా దగ్గరకు వచ్చినాయి పరీక్షలు రాసినాము పరీక్షలైన తర్వాత కాలేజీ హాస్టల్ను ఫ్రెండ్స్ని వదిలి ఇంటికి రావడానికి చాలా బాధ అనిపించేది అంత మంచిగా క్లాస్ ఫ్రెండ్స్ అయినారు నాకు వదిలి వెళ్ళడం బాధ అనిపించేది